వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు ఐదు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్భై ఐదు ఏడు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి పది వేల మూడు వందల ఇరవై ఒకటి నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు